హలో హెచ్ పీ గ్యాస్ అండి నా పేరు రాధ అండి నా గ్యాస్ నెంబర్ అండి ఎనిమిది రెండు ఆరు ఏడు మూడు రెండు మేము అడ్రస్ మార్చుకోవాలండి ఎందుకు అంటే అంతకు ముందు మేము వేరే ప్లేస్లో ఉండే వాళ్ళమండి ఇప్పుడు ఓడరేవు రోడ్లోకి మారాము అండి అవునండి నా అడ్రస్సు హౌస్ నెంబర్ అండి నాలుగు బై ఇరవై మూడు బై పన్నెండు అండి మేము ఉండేదండి గోలివారి వీధి పేరాల చీరాల అండి పిన్ కోడ్ చెప్పమంటారా ఐదు రెండు మూడు ఒకటి ఐదు ఏడు కొంచెం త్వరగా ప్రోసెస్ చెయ్యండి అవునండి అవునండి ఎన్ని రోజులకు వస్తుంది అండి ఒకవేళ లేట్ అయితే మాకు ఓ సిలిండర్ ఇవ్వండి త్వరగా పంపించండి సరే అండి ఉంటానండి థ్యాంక్స్ అండి